మా తోట్లో చెట్లు పూల చెట్లు పూల చెట్లు నాటుతా నేను పూల చెట్లు నాటి ఒక్క చెట్టు కాదు మాములుగా దాదాపు ఒక ఐదారు రకాలు ఐదారు రకాలు అంటే మనకు సంపంగి కావొచ్చు ఇంకపోతే మందా మందారం కావొచ్చు రోజా రోజా కావొచ్చు ఇంకా ఏదో ముద్ద ముద్దపూలు కావొచ్చు ఇటువంటివి మనకు నచ్చినాటివి నచ్చినాటివి ఒక నాలుగైదు రకాలు నాటుకుటాం ఈ నాటుకున్న తర్వాత దాన్నంతా సుభ్రంగా పెట్టుకొని సుభ్రంగా చేసుకొని అది కాపుకొచ్చి పూలు పూసిందంటే మనము గెనుమ్ మీద పోయి నిలుచుకున్నామంటే రకరకాలుగా ఉంటాయ్ ఆ పూలు ఒక రకం కాదు మనకు కావాల్సిన రకాలు మనం మనం తెచ్చుకోని ఆ చెట్లు పూలు పూసినాయంటే అక్కడ పక్కన గెనుమ్ మీద నిలుచుకొని చూసినామంటే ఒక కంటికి మన ఈ సీరియల్ సెట్టు రకరకాలుగా ఈ సీరియల్ సెట్టు ఏవిధంగా అయితే మెరుస్తూ తళతళ మెరుస్తూ ఉంటుందో అటువంటి అటువంటి మెరుపు మెరిసినట్టుగా ఉంటుంది మనకి అక్కడ గెనుమ్ మీద పోయి నిలబడుకొని చూస్తే అంత ఆనందంగా ఉంటుంది ఎందువల్లంటే మనం పెట్టిన చెట్లు ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క రంగు ఒక్కొక్క విధంగా మొత్తం మీద ఆ పూలనేది పూస్తూ ఉంటే రైతుగా ఉండగలిగినోడు లేదు ఆ చెట్టుని పెట్టి పెట్టినోళ్ళు అక్కడ పోయి ఆ గెనుమ్ మీద నిలుచుకొని చూసినామంటే రకరకాలగా ఒక దేవుడి గుడిలో మొత్తం మీద ఒక దీంట్లో ఆ సీరిల్ సెట్టు మొత్తం మీద ఒక గాలిగోపురానికి తగిలిస్తే ఆ సీరియల్ సెట్టు ఎటువంటి రంగురంగులుగా మెరుస్తూ ఉంటుందో అటువంటి రంగురంగులుగా ఉంటుంది మనసుకంత సంతోషం అంత ఆనందంగా ఉంటుంది దాన్ని చూసే దానికి అక్కడ మనం పక్కపక్కనోళ్ళు ఆ మన పక్కనంటే మన ఊర్లో వాళ్ళు కావొచ్చు లేకపోతే బయటోళ్ళు కావొచ్చు ఇద్దో పలానా రైతు ఈ విధంగా పూలు చెట్లు నాటుండాడు ఆ పూలు మొత్తం మీద తోట్లో పోయి చూస్తా ఉంటే రకరకాలుగా రంగురంగులుగా రకరకాలుగా మొత్తం మీద అది చూస్తా ఉంటే మనసుకి ఎంత ఆనందంగా ఉన్నదంటే నలుగురు నలుగురు రైతులు మొత్తం మీద పక్కన పక్కన ఉండేవాళ్లంతా వస్తా ఉంటారు మన దగ్గరికి ఎందుకంటే ఆ కలర్సు ఆ రంగులు ఆ చెట్టు దాన్ని ఎట్ట పెంచినాడు ఏం చేసినాడు అంట అని చెప్పేసని వాళ్ళు చేసే దానికే వస్తారు ముఖ్యంగా ఇంత మంది వస్తావుంటే మనకదోక ఆనందం అనిపిస్తుంది ఇది ఏం చేసినావు ఎక్కడ తెచ్చినావు ఇది ఎన్నిరోజులకొచ్చింది ఇది ఏ రకం ఇది దీన్ని ఏ విధంగా పెంచినావు వచ్చినోళ్లంతా ఏదోకవిధంగా అడగతావుంటే మనకొక ఆనందం ఆనందం అంటే పట్టలే పట్టలేనంత ఆనందంగా ఉంటుంది మనకది అట్లా రంగురంగులుగా చెట్లు పెంచుకుంటే పూలతోటలు ఆ పూలతోటలనేది చానా చానా రకాలుండాయ్ వాటిలో చానా రకాలుండాయ్ ముద్దబంతి ఉండాది చామంతి ఉండాది ఇంకపోతే సన్న జాజి సన్న జాజులున్నాయి ఇంకా మల్లె తోటలుండాయి ఇంకా రో రోజా రోజా ఉంది ఇటువంటి ఇప్పుడు చెప్పి చెప్పిన రకాలంతా నేను తోటలో పెట్టినాను పెంచినాను పెంచినందువల్ల నేను ఈ రకాలను నేను ఇప్పుడు చెప్పగలుగుతా ఉండా ఈ రకాలు రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు ఈ ఒక్కదానికొకదానికి సంబంధం లేని రకాలుంటుంది ఇబ్బుడు ఇవన్నీ అవన్నీ ఆ పూస్తూ పూసిన తర్వాత అంత తళతళతళ అని అంత మెరుపుగా ఉంటుంది అంత కళకళగా ఉంటుంది అంత మనసుకి అంత ఒక ఆనందంగా ఆనందంగా ఉంటుంది అట్టా ఆ తోటలు మొత్తం ఇదయిపోతానే ఇంక నేను నాకు నలుగురూ వస్తూవుంటే సరే ఇది కాదు ఇంక దీనికి మించినట్టుగా మొత్తం మీద కొత్త రకాలు ఏదన్న ఉందా ఆ కొత్త రకాలు ఏవి అని చెప్పేసి అని నేను ఈ శాస్త్రవేత్తలు కావొచ్చు మొత్తం మీద ఏదో దానికి ఏదో పూల వ్యవహారంగా తెలుసుకొని నాట్ని దాంట్లో కొంత అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మనం కొత్త రకాలు నాటాలా ఆ కొత్త రకాలు ఎటువంటివి దాని పరిస్థితి ఏమని చెప్పేసి తెలుసుకొనీ నాకు ఇంక వేరే వేరే నాటాలని చెప్పి ఒక ఆలోచన అటు వస్తుంది ఎందువల్లంటే ఈ రకరకాలు నాట్లా నాటి ఈ రంగులు చూసి పక్కన వాళ్ళంతా దీనికోసం వచ్చి చూసి ఇది ఏమని చెప్పేసి నలుగురు నాలుగు ఉంటే నా మనసు చానా సంతోషంగా ఉంటుంది ఆ సంతోషం కోసం ఇంకొక ఇంకొక ఇంకొక పది గుంట్లో లేకుంటే ఇంకొక నాలుగు గుంట్లో పెట్టుకోచ్చు నా శక్తి కొద్ది ఇంకా కొన్ని రకాలు నాకు తెలియని రకాలు కూడా నేను తెచ్చి పెంచి చేసుకోవాలని చెప్పేసి ఒక ఆనందమనేది నాలో కలుగుతుంది అందువల్ల నాకు ఆ పూల తోట్లు అంత ఇష్టంగా ఉంటుంది